నాకు వంట అంటే చాలా ఇష్టము ఎక్కువ మందికి చెయ్యాలంటే ఏ కావాల్సిన వన్నీ ఒక ముందు రోజే కోసి ఉంచి మసాలా వేసుకోవాలన్నా లేపోతే ఏమన్నా గట్టి పదార్థాలు దుంప దుంపలు ఇలాంటివి కోసి నైట్ పెట్టుకుంటాను ఉదయం లేసి అన్ని చకచకా చేసుకొని తొందరగా వండి పెట్టేస్తాను ఎక్కువ మందికి వండాలి అంటే ఒకేసారి అనమాట ఒకేసారి పెద్ద త తపాలలో పెట్టుకొని ఒకసారే వండేస్తాను ఒక నిమిషం అటు ఇటు అయినా తొందరగా భోజనం పెట్టాలి అనుకుంటే అన్ని జాగ్రత్తగా అందుబాటులో పెట్టుకొని అందరికీ కలిసి వచ్చేటట్టు ఒకసారి వండి పెట్టుకుంటాను లేదా ఎవరికైనా హెల్ప్ తీసుకుంటాను ఈ కొయ్యడానికి వాటికి ఆట్లికి ఎవరినైనా హెల్ప్ తీసుకొని తొందరగా వంట పూర్తి చేస్తాను అన్నీ కూర కూర చారు అన్నము వాళ్ళు తినే ఇదైతే అలాగే నీసు కూరలు కూడా వండుతాం వండిచ్చి పెట్టుకొని అన్ని రెడీ చేసుకొని అప్పుడు భోజనాలు అవి సిద్ధం చేసి పెట్టేస్తా మెలుకువగా వంట చేసుకోవాలి తొందరగా అన్ని ఆలోచించి అన్ని అందుబాటులో పెట్టుకొని చకచకా వంట చేసుకోవాలి నాకు చాలా ఇష్టం అలాగ చెయ్యడం